నాకు పక్షులను ఆకర్షించడంలో చాలా ఆసక్తి ఉంది నా పెరట్లో లేదా తోటలోకి పక్షులను తరచూ రావాలని నేను ప్రయత్నిస్తున్నాను దీనికోసం కొన్ని చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం మన పరిసరాలను పక్షులతో మిత్రంగా మార్చవచ్చు పక్షులను ఆకర్షించడంలో ముఖ్యమైనది అవి అవసరపడే మూడు మూలకాాలను అందించడం ఆహారం నీరు మరియు ఆశ్రయం మొదటగా ఆహారం గురించి చెప్పాలంటే నేను తోటలో కొన్ని రకాల గింజలు తినదగిన గింజ పొడి లేదా సన్ఫ్లవర్ సీడ్స్ వంటి వాటిని ఉంచుతాను పక్షులలో రకాల్ని బట్టి వాటిని ఇష్టమైన ఆహారాన్ని అందించాలంటే కొంచెం పరిశీలన అవసరం ఉదాహరణకి బుల్బుల్స్ మైనాలు ఫలాన్ని ఇష్టపడతాయి అటు కాకుండా కొంతమంది పంచదార కలిగిసి కలబడిన నీరు పెట్టిన మంచిది అది సన్నగా ఉండేలా చూసుకోవాలి లేదంటే అవి ప్రమాదకరం అవుతాయి తక్కువ ప్రాసెసింగ్ ఉన్న ఆహార పదార్థాలు చాలా మంచివి ఇంకా ముఖ్యమైన అంశం నీరు వేసవికాలంలో ముఖ్యంగా పక్షులకు తాగేందుకు శుభ్రమైన నీరు ఉండడం అత్యంత అవసరం నేను నా పెరట్లో ఒక చిన్న కుండీలో లేదా మట్టి కులంబాలో నీటిని ఉంచుతాను అప్పుడప్పుడు పక్షులు ఆ నీటిని తాగడానికి కూడా స్నానం చేయడానికి కూడా వచ్చేస్తుంటాయి వాటిని చూడడం ఎంతో ఆనందంగా ఉంటుంది నీరు తరచూ మార్చడం వల్ల వ్యాధులు వ్యాపించకుండా ఉంటాయి కానీ పక్షులు మళ్ళీ తిరిగి రావడానికి ప్రోత్సాహితంమవుతుంది తర్వాత ఆశ్రయం పక్షులకు గూళ్ళు వేసుకునే స్థలం లేదా విశ్రాంతి తీసుకునే ప్రదేశం కావాలి నేను నా తోటలో కొన్ని చిన్ని చెట్లను పువ్వులను పూసే మొక్కలను పెంచుతాను ఇవి పక్షులకు ఆకర్షణీయంగా మారుతాయి కొంతమంది పక్షుల కోసం కృత్రిమ గూళ్ళను కూడా పెడతారు వీటిని పిచ్చుకలు తత్తిరి వంటి చిన్న పక్షులను ఆశ్రయం పొందుతాయి మొక్కలు పెంచడం వల్ల మాత్రమే కాదు పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది పైగా పుష్పాలు ఆకర్షించే తోడ్ల కారణంగా పక్షులు వ్యాపకం ఎక్కువ అవుతుంది ఇవన్నీ పాటించడం ద్వారా నా పెరట్లో పక్షులు ఒక సమాజంగా వస్తూ ఉండే వాతావరణాన్ని ఏర్పరుచుకున్నాను ఉదయం వాటి చప్పుడు వింటూ రోజును ప్రారంభించడం వాటిని గమనిస్తూ సమయాన్ని గడపడం చాలా ఆనందకరంగా ఉంటుంది పక్షులకు ఆకర్షించడం ద్వారా మనం ప్రకృతికి దగ్గరగా ఉండగలుగుతాం అలాగే వాటి రక్షణలో కూడా మనవంతు బాధ్యతను తీసుకున్నట్లవుతుంది ఈ విధంగా చిన్న చిన్న మార్పులతో మనం పక్షులకు స్నేహపూర్వ స్నేహపూర్వతిక్తగా వాతావరణాన్ని సృష్టించగలుగుతాము ఇది మన ఆరోగ్యానికి మన ఊహాశక్తికి ప్రకృతి అవగాహనను కూడా ఎంతో సహాయపడుతుంది